నా యొక్క సెకండ్ ప్రోడక్ట్ బైక్ కాలేజీకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడేది ఇంటిదగ్గర ఏదైనా వర్క్స్ ఉంటే చేయడానికి ఉపయోగపడేది అన్నీ విధాలగా నాకు ఎక్కడికి వెళ్లడానికైనా బాగా ఉపయోగపడింది కానీ ఏదైనా సమయంలో దాని యొక్క పంచర్ అయినా లేదా చూసుకోకుండా పెట్రోల్ అయిపోయినా అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఎందుకంటే అది తోసుకొని వెళ్ళడానికి కానీ కొన్ని విధాలగా దాన్ని తీసుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది